నేను గాయకుడు పాటలు విన్నాను మా ఊరిలో ఒకసారి జాతర జరిగినప్పుడు స్టార్ సింగర్ స్టేజ్ పైన ఒక పాట పాడింది ఆమె పాటలు బాగా ఆవిడ పేరు మంగ్లీ ఆవిడ పాటలు సాలా భిన్నంగా ఉంటాయి ఆ అనుభూతి నాకు చాలా కొత్తగా అనిపించింది ఆవిడ పాటలు వింటుంటే కుర్రకారులు అందరు కేకలతో హోరెత్తించారు ఆ అనుభూతి చాల కొత్తగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ పాటలు కొత్తదనం కోరుకుంటారు సినిమాలో పాటలు కూడా బయట ఎలా పాడుతారో సినిమాలో కూడా సేమ్ అలాగే పాటలు పాడుతూ ఉంటారు దీని గురించి నేను ప్రత్యేకంగా కొత్త అనుభూతిని నేర్చుకున్నాను